నేను కొత్త ఫ్రిడ్జ్ ఒకటి తీసుకుందాం అనుకుంట్నాం అండి ఫైవ్ స్టార్లో తీసుకుందాం అనుకుంటున్నాను అండి త్రీ స్టార్ ఆల్రెడీ వాడినాం

బడ్జెట్ పెద్ద ప్రాబ్లమ్ లేదు బడ్జెట్ ప్రాబ్లం కాదు లేండి మంచిది తీసుకుందాం అని మంచి క్వాలిటీ ఎక్కువ రేట్ తీసుకొందాం అనుకుంటున్నాం

ఏమేమి ఉంటాయి అండి ఫీచర్సు ఎక్స్ట్రా ఏమి ఉంటాయి

ఈ ఫోర్ డోర్స్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది అండి ట్వంటీ అండి అదే స్టార్టింగ్ ప్రైస్

ఇప్పుడు వారంటీ ఎన్ని ఇయర్స్ ఉన్నది అంటారు ఇది సెవెంటీ థౌసండ్ ఇది

కంప్రెసర్ టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది అంటారా సెవెంటీ అవుతుందా అండి అది ఫోర్ డోర్ కదా ఇది బెటరా వల్ఫూల్ బెటరా లేదంతే ఎల్జీలో ఫోర్ డోర్ తీసుకోవడం బెటర్ అంటారా

అయితే ఎల్జీ బెటర్ అంటారా డెమో ఏమన్న ఇస్తారా అండి ఇప్పుడు ఏమన్న డెమో ఏమన్న ఇస్తారా మీరు ఒకసారి

సరే అండి ఒకసారి చెప్తాను అగండి అయితే ఒక టూ డేస్ టైం ఇవ్వండి నేను కనుక్కుంటాను మాకు తెలిసిన వాళ్ళు అంటే ప్రస్తుతం అయితే ఎల్జీ బాగుంది అంటారు అయితే ఫోర్ డోర్స్ అయితే ఎల్జీ బెటర్ అంటారు సరే అండి నేను ఒక టూ డేస్ తరువాత వస్తాను ఏదో ఒకటి ఫైనలైజ్ చేద్దాం సరే అండి ఓకే ఓకే ఓకే